అ అవునండి సాయి వాళ్ళ పేరెంట్ అండి ఓకే అండి రేపు మార్నింగ్ వస్తాం అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి ఇదేంటండి సోషల్లో ఇంత తక్కువ మార్కులు వచ్చాయి లేదండి మీదగ్గర ఏమన్న ట్యూషన్ అవైలబుల్గా ఉంటే చెప్పండి పంపిస్తాను ఇంటిదగ్గరకు వచ్చి అసలు చదవట్లేదండి ఆ పంపిస్తాను అండి ఇక నుంచి ఓకే అండి సరే అండి కాస్త జాగ్రత్తగా చూసుకోండి గేమ్స్ ఏమన్న ఉంటే ఆడిస్తు ఉండండి అప్పుడప్పుడు సరే అండి బిహేవియర్ అది ఓకే అండి పర్వాలేదు అండి జాగ్రత్తగా ఉంటాడు ఆహా లేదండి అంతా బాగా ఉంటాడు క్లాస్లో అదికూడా తిన్నగా వుంటున్నాడు అండి ఓకే అండి ఆ సరే అండి ఆ ఓకే అండి ఆ అవునండి ఆ ఇంటి దగ్గరలో ప్రయత్నిస్తాను అండి రోజు ఓకే అండి అహా లేదండి థ్యాంక్ యూ అండి